సరే ఆంధ్రప్రదేశ్లోని ఆచరించ ఆచరించే మతాలు మూడు హిందూ మతము క్రిస్టియన్ మతము ముస్లిం మతము ఈ మూడిటిలో హిందు మతం గురించి మాట్లాడాలి అంటే హిందూ మతంలో చాలా ఆచారాలు వ్యవహారాలు చాలా ఉంటాయి ఆచరించవలసినవి చాలా ఉంటాయి ఆ పద్ధతుల గురించి మన పండగల్లోనే కొన్ని వస్తాయి భగవద్గీతలో భగవద్గీత మన హిందూ మతానికి సంబంధించినది కాబట్టి భగవద్గీతలోని ఆచారాలు కొన్ని వివరిస్తాము మొదటిగా మొదటిగా వస్తుంటే మన రామాయణం గురించి చెప్పుకోవాలి రాములు రాముడు తండ్రి మాట జవదాటకుండా చాలా ఆశరించాడు అన్నదమ్ములలా ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి మనం అన్నదమ్ములు రామ లక్షణ భరత శత్రుజ్ఞులు ఎలా ఉండారో మన భారద్దేశంలో కూడా అలాగే ఉండాలని విలువలు నేర్చుకుంటారు తండ్రి మాట జవదాటకుండా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసాడు తర్వాత తర్వాత వచ్చేదలకి వినాయక చవితి వినాయక చవితి వచ్చేదలకి వినాయకుడిని పూజిస్తారు పందిరిళ్ళు వేసి ఉండ్రాళ్ళు పెట్టి చాలా విలువుగా చేస్తారు భారీ ఎత్తుగానే బాగనే చేస్తారు ఇది తర్వాత ఉగాది ఉగాది వచ్చేసరికి ఇప్పుడు ఎనిమిది రకాలు తొమ్మిది రకాలు అందులో కలిపి పచ్చడి చేస్తారు ఉగాది పచ్చడి మామిడికాయి చింతపండు ఉప్పు కారము ఇంకా అల్లము ఇంకా కొన్ని కొన్ని రకాలు వేసి చేస్తారు అది దేనికంటే మనం మనము మన జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి ఈ రుచులే మనకి తెలియజేస్తాయనమాట జీవితం అన్నీ కలపలుగా మనకి ఎలా జీవితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేంటే ఈ పులుపు తీపి చేదు ఈ సమాజంలో అట్లా మనం బతికిినంత కాలం అలా ఉండాలి అనే ఒక ఇది చేస్తాయి అలాగే సంక్రాంతి సంక్రాంతి వచ్చేసరికి మూడు రోజులు చేస్తారు మూడు రోజులుంటే ఫస్ట్ భోగి భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు అట్లా పోస్తారు భోగి మంటలేసి భోగిపళ్ళు పోసి చేస్తారు ఇక రెండో రోజు సంక్రాంతి సంక్రాంతి వచ్చేసరికి కొత్త బట్టలు కట్టుకొని ఏదో సరదాగా సినిమాలకి షికారులకి అట్లా అట్లా తిరుగుతారు ఇంకా మూడో రోజు కనుమ కనుమంటే ఎవరికి తోచినది వాళ్ళు జీ కోళ్ళుంటే మాంసం చేసుకోని అలా తీసు గడుపుతారు అలాగే మన ఆచారాలు వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు గంగిరెద్దులు వాళ్ళు హరిదాసులు ఇలా కొంతమంది వచ్చి ఇళ్ళమ్మట సరదా చేస్తుంటారు గంగిరెద్దుని తీసుకొచ్చి గంగిరెద్దు వాళ్ళోచ్చేదలికి గంగిరెద్దుని తీసుకొచ్చి ఆడిస్తారు ఆడించి కాసేపు అలా అలా చేేసి బట్టలు ఏదన్నా డబ్బులు బియ్యము ఇలాంటివి తీసుకొని వెళ్తారు హరిదాసులు అరిదాసులు కూడా పాటలు పాడుకుంటూ వచ్చి మన వ్యవహారాలు చెపుతూ ఏదో కథ చెపుతూ బియ్యం తీసుకొని వెళ్తారు తర్వాత దీపావళి దీపావళి వచ్చేసరికి నరకాసురుని వధించింద వధించారు కాబట్టి వెలుతురులు చీకట్లో వెలుతురు కోసం మన బాంబులు పేల్చటము పిండి వంటలు వండుకోవటము ఇలాంటివి చేస్తారు తర్వాత దసరా దసరా రోజులకి అమ్మవారికి పూజలు చేస్తారు తొమ్మిది రోజులు నవరాత్రులని చేస్తారు ఆ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు కనిపిస్తారు తొమ్మిది రోజులు అయిపోయినాక మామూలుగా అమ్మవారిని నిమగ్నం చేస్తారు అలా పండగలు చేస్తారు తర్వాత తర్వాత శ్రీరామనవమి శ్రీరామనవమి వచ్చేసరికి రాములు వారికి కళ్యాణం చేస్తారు కళ్యాణం చేసి పానకం వడపప్పు అది ప్రసాదంగా ప్రజలకు పంచుతారు ఈ రాములు సీతాదేవి ఎలా దంపతులుగా ఉన్నారో మనం సమాజం కూడా అలాగే ఉండాలి అని హిందూ మతం బోషిస్తుంది అలాగే జ్ఞానం జ్ఞానంకి వచ్చేసరికి మాతాలు మత గ్రంధాలు హిందూ మతానికి వచ్చేదలికి భగవద్గీత క్రిస్టియన్ మహా క్రిస్టియన్ మహతానికి వచ్చేదలికి బైబుల్ ముస్లిం మతానికి వచ్చేసరికి బైబిల్ ఖురాన్ ఎవరి మతాలు వాళ్ళకి చూసుకొని వెళ్తే ఆచారాలు కట్టుబాట్లు వ్యవహారాలు ఇలాంటివి ఆచరిస్తారు జ్ఞానం నేర్పిస్తారు మనిషికి మన సాంప్రదాయాలు స కట్టుబాట్లుగా వేస్తారు వివా వివాహానికొస్తే మూడు రకాల మతాలు మూడు రకాలుగా చేస్తారు మన హిందూ మతంకి వచ్చేసరికి ఫస్టు ముందు వివాహం తీసుకోని పెళ్ళికొడుకుని చేస్తారు పెళ్ళికూతురిని పెళ్ళికూతురిని చేసిన తర్వాత బ్రాహ్ముడు వచ్చి జీలకర్ర బెల్లము తల మీద పెడతాడు తర్వాత మంత్ర వాయిద్యాలతో తాళి కట్టిస్తారు తర్వాత గౌరీ గౌరీ పూజలు ఇవన్నీ మొదట్లోనే అయిపోతుంది ఆచారాలు చేస్తారు క్రిస్టియన్ మతానికి వచ్చేదలికి వాళ్ళు బాప్స్లో చర్చీ ఫాదర్కకి వెళ్ళి ఉంగరాలు మార్చుకొని ప్రమాణాలు చేయించుకొని వాళ్ళు చేస్తారు ఇక ముస్లింమ్స్ వచ్చేసరికి వాళ్ళు పెద్దలని సంహరించి సహకరించి వాళ్ళని అడిగి సంతకాలు చేసి వివాహంను జరిపిస్తారు ఇలా ఆంధ్రప్రదేశ్లోని అన్నీ మతాల వాళ్ళు విలువలని ఆచారాలని మనకి పాటిస్తారు